నాకు చాలామంది రచయితులు ఇష్టం కానీ ప్రత్యేకంగా గురుజాడ అప్పరావు గారు అంటే చాలా ఇష్టం ఆయన తెలుగు సాహిత్యంలో ఒక గొప్ప సంస్కర్త ఆయన రాసిన కన్యాశుల్కం నాటకం తెలుగు నాటక రంగంలో ఒక మైలురాయి ఆయన రచనల సామాజిక స్పృహ మానవత విలువలు కనిపిస్తాయి ఆయన రాసిన కొన్ని పుస్తకాలు కన్యాశుల్కం ముత్యాల సరసరాలు దేశభక్తి ఆయన రచనల్లో నాకు నచ్చేది ఆయన సరళమైన భాష లోతైన భావాలు ఆయన పాత్రలను చాలా సహజంగా చిత్రీకరిస్తారు